శ్రీకాకుళం జిల్లాలో కాలక్రమేణా ఎలాగా మారింది అంటే ప్రధానంగా ఆర్ధిక అభివృద్ధి పట్టణీకరణ పారిశ్రామిక పార్కులు మరియు ప్రత్యేక ఆర్థిక మండలాలు నీటి సరఫరా ద్వారా ఈ కాలక్రమేణా ఇది జిల్లా అనేది చాలా వరకూ మారింది ఈ ఆర్ధిక మూలిక సదుపాయాలలో విషయానికి వస్తే నీటి నీటి సరఫరా అన్నీ చాలా బాగా ఇప్పుడు అందరికి అందుబాటులో ఉన్నాయి అందరికి ఏ ఇబ్బంది లేకుండా ప్రజలు ఏ ఇబ్బంది లేకుండా జీవితాన్ని నివసించే విధంగా ఉంది ప్రభావితం చేశాయి చాలా వరకి ప్రజలు చాలా సుక సుఖ సంతోషాలతో ఉంటున్నారు ఈ ఆర్థిక అభివృద్ధి కూడా పెరిగింది పట్టణీకరణ ద్వారా కొత్త కొత్త అమ్మకాలు ఉత్పత్తి చేయడం దిగుబడి చేయడం వలన కూడా ఈ జిల్లాలో ప్రజలు కొంచెం అమ్మకాలు చేయడం వల్ల వీళ్ళు ఆర్ధిక సమస్య అనేది లేకుండా ఉంటుంది పారిశ్రామిక పార్కులు కొన్ని వీటి ద్వారా కూడా ఆర్ధిక సమస్య లేకుండా ప్రజలు అనేది చాలా జీవితాన్ని సుఖంగా స అన్నీ సదుపాయాలతో కలిగి ఉన్నారు ఈ శ్రీకాకుళం జిల్లాలో నీటి సరఫరా అనేది లోటు లేకుండా ఉంది నీటి సరఫరా ద్వారా ప్రజలందరూ ఏ ఇబ్బంది లేకుండా మంచి జీవితాన్ని కల్పించ క నివసించడం జరుగుతుంది మెయిన్గా నీటి సరఫరానే కాబట్టి నీటి సరఫరా లేకుండా ఆర్థిక అభివృద్ధి చాలా మెరుగుపడింది పట్టణ పట్టణీకరణ అయ్యింది పట్టణీకరణలో పారిశ్రామిక పార్కులు ఇవన్నీ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు బాగా జీవితాన్ని కొనసాగించుతున్నారు